పిల్లలకు స్కూలుకు రవాణా సౌకర్యము అంటే బస్సు సౌకర్యంకే బావుంటుంది ఎందుకంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నారు కాబట్టి ఇంటికాడ వ్యాన్ ఎక్కడం మళ్ళీ అక్కడని డ్రాప్ చేయడం జరుగుతుంది కానీ ఫీజుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకు అని అంటే ఫీజు కట్టకుండా ఒకరోజు రెండు రోజు లేట్ అయినా గానీ వాళ్ళు ఇంటికని వదిలేసి వెళ్తారు కదా ఎందుకంటే టైంకు డబ్బులు రాకుండా పోవడం కూలి చేసుకుంటూ బతికే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి కానీ స్టడీ లేదు కానీ గవర్నమెంట్ టీచర్లలో ఎక్కువ చదువుకొని కూడా స్టడీ చెప్పకుండా మాకు ఎలా అయినా జీతం వస్తుంది కదా అనే విధంగా వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపించక పిల్లల మీద స్టడీ చెప్పక హోమ్వర్క్ ఇవ్వక రైటింగ్ ఇవ్వక ఇలాంటి విషయాల వల్ల ఎక్కువ చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్లకే మొగ్గు చూపుతున్నారు అక్కడికి పంపిస్తున్నారు కానీ స్కూల్ ఫీజు విషయంలో మాత్రం వాళ్ళు వన్ డే టూ డే లేట్ అయితే పిల్లలు ఇంటికన్నా వ్యాన్ దించేసి వెళ్తారు ఇక ఎంత కష్టపడైనా మనం కట్టాల్సింది ఆ టైంకి ఇవ్వాల్సింది ఏదైనా ఈసి ఇవ్వాల్సిందే లేకుంటే వాళ్ళు ఇంక ఆ పిల్లలను తీసుకెళ్ళరు చాలా ఇబ్బంది అవుతుంది అలా అంటే ఫీజు విషయంలో ఉన్నా లేకున్నా గానీ ఎక్కడైనా అప్పు తెచ్చి అయినా కట్టాల్సిన అవసరం వస్తుంది